మీ అతిపెద్ద బలాలు మరియు బలహీనతలు ఏమిటి అంటే ప్రతి మనిషికి కూడా ఒక బలము అనేది ఉంటుంది సో బలమున్న ప్రతీ దిక్కుని కూడా బలహీనత అనేది ఉంటుంది అండి సో నా జీవితంలో అంటే నా బలాలు ఏమిటి అంటే చిన్నప్పటి నుంచి నా తల్లితండ్రులు అంటే నా బలం అండి ఎందుకంటే నేను ఏ కార్యం పూనుకున్నా సరే వాళ్ళు ఎప్పుడూ సరే నన్ను ప్రోత్సహించేవారు అది ఆర్ధికంగా అవ్వొచ్చు లేకపోతే ప్రేమ ఒక ఆ ఆప్తులుగా నన్ను అంటే ప్రతి విషయంలో కూడా ఏంటి అంటే వాళ్ళు నన్ను ప్రోత్సహించేవాళ్ళు అండి నాకు వివాహమైన తర్వాత నా భార్య కూడా నాకు అట్టి విధంగానే నిలిచింది అండి నా భార్య పిల్లలు కూడా ఏంటి అంటే అట్టి విధంగానే నా పట్ల నిలిచారు నేను ఏ పని చేసినా సరే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు నా పక్కనే నా నా వెనకే ఉండి నడిపించేవాళ్ళు అండి మొత్తం కూడా వాళ్ళు నాపై పెట్టుకున్న నమ్మకం వారు మా నాపై ఉంచుకున్న ఆ యొక్క నమ్మకమే ఒక నా అతి పెద్ద బలంగా మారేదండి కొన్ని సందర్భాలలో ఇంకొకటి చెప్పు ఇంకొకటి చెప్పుకోవాలి అంటే నాలో ఉన్న అవిశ్వాసం అండి అవిశ్వాసము అనేది నేను చేసే ప్రతీ పనిలో కూడా విజయం సాధిస్తాను అనే నమ్మకం అవిశ్వాసం అనేది నా పెద్ద అతి పెద్ద బలంగా నేను చెప్పుకోగలను అండి నా బలహీనత ఏంటి అంటే అండి కొన్ని సార్లు అంటే ఎక్కువ సమయం నేను అయితే పని చేయలేను ఎందుకంటే నాకు చిరాకు ఎక్కువ వచ్చేస్తుంది ఇదొక పెద్ద బలహీనత కింద నేను చెప్పచ్చు అదే కాకుండా ఏంటి అంటే కొన్ని కొన్ని సార్లు సోమరితనం కూడా ఏంటి అంటే అండి అంటే నేను ఎంత నివారించుకోవాలని అనుకున్నా సరే ఈ సోమరితనం అనేది ఒక పెద్ద బలహీనతగా నన్ను వెంటాడుతూనే ఉంటుంది కానీ అయిన కానీ అయినప్పటికీ నా తల్లితండ్రులు నా భార్య పిల్లలు నన్ను నాపై ఉంచుకున్న నమ్మకంతో ఏంటి అంటే దీన్ని ఎన్నో సార్లు నేను ఈ బలహీనత అనేది నేను ఎదుర్కోవడం జరిగిందండి సో నా జీవితంలో నా బలాలు నా బలహీనతలు ఇవంన్ని ఇవండి